హలో నమస్తే మేడం మీరు తెలంగాణ రాష్ట్రం సందర్శించడానికి వచ్చారు కదా మేడం ఇక్కడ చరిత్ర మరియు సంస్కృతి గురించి మీకు తెలుసుకోవాలని ఉందా మేడం అద్భుతం మేడం తెలంగాణ అనేది ఒక సంపన్నమైన చరిత్రకలిగిన రాష్ట్రం మేడం ఒంగోలు గోల్కొండ హైదరాబాద్ వంటి ప్రాచీన నగరాలతో ప్రసిద్ధి చెంది ఉంటుంది మేడం తెలంగాణ సంస్కృతి చాలా ప్రత్యేకం మేడం ఇక్కడి వంటకాలు సంగీతం నృత్యాలు వస్త్రాలు మరియు కళలు చాలా వైవిధ్యంగా ఉంటాయి మేడం అద్భుతమైన ప్రశ్న మేడం తెలంగాణ ప్ర ప్రజలు చాలా అతి అతిదేయులు మరియు సాదాతీదగా ఉంటారు మేడం మీరు వారి సంప్రదాయాలను గౌరవించి స్థానిక భాషలు అనగా తెలుగు హిందీ మాట్లాడతారు మేడం మీ సందర్శన అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను మేడం థ్యాంక్ యూ అండి మమ్మల్ని కాంటాక్ట్ అయినందుకు